హలో మిస్టర్ పిజ్జా రెస్టారెంట్ ఆ అండి నా పేరు ప్రియా నేను అరగంట ముందు ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను మీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ నెంబర్ చెప్తాను చెక్ చేసి నాకు చెప్పండి ఒక నిముషం రెండు మూడు ఐదు సున్నా ఒకటి ఏడు అవునండి నా ఆర్డర్ ఏ ఇప్పుడు ఎందుకు కాల్ చేసాను అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఏమేమి పెట్టాను అంటే బార్బీ క్యూ చికెన్ పిజ్జా రెండు తర్వాత వచ్చి బ్రౌన్ బ్రెడ్ ఫోర్ స్లైసెస్ పెట్టాను గార్లిక్ బ్రెడ్ వచ్చేసి టూ పీసెస్ పెట్టాను మళ్ళీ లార్జ్ సైజ్ పిజ్జా వచ్చేసి చికెన్ పిజ్జా ఒకటి పెట్టానండి మళ్ళీ లావా కేకు ఒకటి పెట్టాను దాంతోపాటు నేను కొన్ని పానీయాలు కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టడం మర్చిపోయాను అది యాడ్ చేసుకుంటారని చెబుదామని కాల్ చేశాను అవునండి కోక్ ఒక ఏమేమి కూల్ డ్రింక్స్ ఉన్నాయి అండి సాఫ్ట్ డ్రింక్స్ జ్యూస్ ఏముంది తర్వాత వచ్చి కూల్ డ్రింక్స్ ఏమైనా ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్తే నేను దాన్ని బట్టి ఆర్డర్ ఇస్తాను కోక్ ఉందా ఓకే పెప్సీ కూడా ఉందా ఓకే అండి స్ప్రైట్ ఉందా మిరిండా ఫాంటా కూడా ఉందా ఓకే స్ప్రైట్ వచ్చి హాఫ్ లీటర్ టూ తీసుకోండి కోక్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా రెండు అది ఒక రెండు పంపించేయండి జ్యూసెస్ ఏమేమి ఉన్నాయి జ్యూస్ వచ్చి మ్యాంగో జ్యూస్ ఉందా లేదా ఓకే యాపిల్ జ్యూస్ రెండు పంపించేయండి యాపిల్ ఉంది కదా ఓకే యాపిల్ జ్యూస్ రెండు పంపించండి తర్వాత వచ్చేసి స్వీట్ లైమ్ జ్యూస్ రెండు పంపించండి తర్వాత వచ్చేసి ఇంక ఇంక ఏమేమి జ్యూస్లు ఉన్నాయండి చాక్లెట్ మిల్క్ ఉందా మిల్క్ షేక్స్ ఉన్నాయా ఇంకా జ్యూసెస్ లేవా సరే చాక్లెట్ మిల్క్ షేక్స్ ఒకరు రెండు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ ఒకటి పంపించేయండి తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ ఉందా ఐస్ క్రీమ్ కూడా ఒకటి వెనీలా ఫ్లేవర్ రెండు పంపించండి రెం టూ స్కూప్స్ పంపించండి ఇవే అండి ఒకసారి యాడ్ చేసుకోండి ఆ కార్ట్ కే యాడ్ చేసుకోని ఇవన్నీ ఒకేసారి డెలివరీ ఇచ్చేయండి కొంచెం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు లేట్ అయిన పర్లేదు ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని యాడ్ చేసి జ్యూస్ జ్యూస్ రెండు ఆర్డర్ పెట్టాను తర్వాత వచ్చేసి మిల్క్ షేక్ రెండు ఆర్డర్ పెట్టాను ఒక ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టాను అంతే అండి తర్వాత వచ్చేసి పిజ్జా స్పైస్ తక్కువా ఓకేనా అన్ని మీరు చూసుకోండి కూల్ డ్రింక్స్ కూడా కొంచెం కూలింగ్ ఉండేలాగా చూడండి ఓకేనా థ్యాంక్యూ అండి